హాయ్ అండి నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను నా పేరు నీరజ నేను మా బ్రదర్ మ్యారేజ్ ఉందని నేను ఒక తీపి వంటకం అన్నది ఎక్కువ మోతాజులో నేను ఆర్డర్ చేశాను అండి కానీ మీ డెలివరీ భాగస్వామి నా కాల్ అసలు ఎందుకు తీసుకోవడం లేదో నేను కనుకుందామని నేను మీ రెస్టారెంట్కి నేను ఫోన్ చేస్తున్నాను మీరు ఎంత బాగా స్వీట్ చేస్తే నేను అంత పెద్ద ఆఫర్తో నాకు వేరు వేరు రెస్టారెంట్లలో నాకు కావాలి అంటే ఇందులో ఎలా చేస్తారు అందులో ఎలా చేస్తారు అన్నది నాకు కావాలి సో అందువల్ల నేను మీకు ఫోన్ చేస్తున్నాను కానీ మీ నా ఆర్డర్ తీసుకోవడానికి మాత్రం మీ డెలివరీ బాయ్ మాత్రం నా కాల్ ఎందుకు స్వీకరించడం లేదో నాకు అర్థం కావడం లేదు అలాగే మా అన్నయ్య పెళ్ళిలో నాకు తీపి వంటకం గులాబ్ జామున్ కానీ మైసూర్ పాక్ కానీ కాజా కానీ నాకు ఎక్కువ కావాలి ఎందుకంటే మేము ఒక ఐదు వందలు నుంచి ఒక వెయ్యి మందికి మేము పెట్టుకోవాలి అనుకుంటున్నాం భోజనాలు సో వాళ్ళు నేను ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను దానికోసం అని అది ఆఫర్లో ఉందా లేదంటే ఇంకేమైనా సరే రెస్టారెంట్లో నేను తీసుకోవాలన్న నాకు అది మాత్రం కొంచెము మీకు ఖాళీగా ఫ్రీ టైంలో మాత్రం నాకు ఏదో ఒక విషయం నాకు కొంచెం త్వరగా అందచేస్తారని కోరుకుంటున్నాను